మేడమ్ చెప్పండండి నమస్తే మేడమ్ ఓకే మేడమ్ చెప్పండండి అదే మే అంటే గోవా అని చెప్పేసి అన్నాం మేడమ్ అంటే మీరు బడ్జెటు ఎంత ట్వంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అంటే సార్ అన్నారు ఒకా టూ డేస్ ఆగండి ఇదీ దసరాకి ఇంకా తగ్గుతాయి అంటే బస్సులు కట్టా ఎక్కువ వస్తాయి ఒకా టూ డేస్ ఆగండి అనేసి అన్నారు మేడమ్ అందుకని చెప్పేసి ఆగామండి ఓకే మేడమ్ అంటే కన్ఫామ్ మేడమ్ ఆ అంటే వెళ్ళడం మాత్రం కన్ఫామ్ మేడమ్ అంటే ఇప్పుడూ టెన్ టెన్ మెంబర్స్కి వెహికిల్ రెడీగా ఉందా మేడమ్ మేము సిక్స్టీన్త్న వెళ్దాం అమనుకుంటున్నాము ఓకె మేడమ్ అంటే ఒ ఓ ఫ్లైట్ కాకుండా మాములుగా మనకి కారు మీద అవ్వదా మేడమ్ అంటే మాకు టెన్ డేస్ కాబట్టి ట్రావెలింగు ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే నండి ఓకే మేడమ్ ఓకే నండి అక్కడ ఏంటీ మాకుండడానికీ ఇదీ రూమ్స్ బుకింగు అలగే స్టే కట్టా అన్నీ మీరే కదా మేడమ్ ఇతనండి ఏసీ యా మేడం అవును మేడమ్

ఏసీ యా మేడమ్ అంటే మేము అంటే టెన్ మెంబర్స్ కాబట్టి మాకు ఫోర్ మెంబర్స్కి ఒక రూమ్గాని మిగ త్రీ త్రీ మెంబర్స్ని ఒకొక రూమ్లో పెట్టండి మేడమ్ ఓకే మేడమ్ సరే సరిపోతుంది అండి ఓకే నండి మ్యామ్ మేము అక్కడికి వెళ్లినప్పటికి అవి ఆ రూమ్స్ కూడ కన్ఫర్మేషన్ అయిపోతాయి కదా మేడమ్ అదే మేడమ్ మేము మామూలుగా ఆఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ మీకు పంపిచేస్తాము ఆ మిగతా రిమైనింగు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటు మేము రిటను వస్తుండగా మీకు పంపిస్తాం మేడమ్ మళ్లీని లేకపోతే అక్కడుండగానే ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ కన్ఫామ్ చేసేయండి అయితే మాకు మేము లొకేషన్ కట్టా మీకు వాట్సప్లో మేము పెడతాము ఎక్కడికి రావాలి ఏంటని అంటే టాకింగ్లోనే కానిప్పుడు లొకేషన్ మార్తున్నాడు మేడమ్ మాకు మీకు లొకేషన్ గట్టా మీ నాకు డ్రైవర్ నెంబర్ కట్టా పంపిస్తే మేము లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకే మేడమ్ నేను లొకేషన్ పంపిస్తానండి మీకు థ్యాంక్స్